నన్ను బాగా ఆకర్షించుకోనించే మతం ఏమిటంటే క్రిస్టియన్ మతం ఇందులో ఏంటంటే పండుగలు తక్కువగా ఉండేటప్పటికి కూడా వీళ్ళు చేసే పండగ అనేవి బాగా ఆకర్ష ఆకర్షింపదగినవే ఎందుకంటే నాకు బాగా ఆకర్షించే పండగ అయితే క్రిస్మస్ క్రిస్మస్ అంటే మనకి తెలిసిందే ఫుల్ ఆఫ్ లైటింగ్స్ ఇంకా స్టార్స్ ఉంటాయి సో ఈ పండగలో బాగా వాళ్ళు ముందు నుంచే ఒక ట్వంటీ డేస్ ఇంకా డిసెంబర్ వచ్చినప్పటి నుంచే ఇంక వాళ్ళు స్టార్ట్ చేస్తారు లైటింగ్స్ పెట్టడం కానీ స్టార్స్ పెట్టడం కానీ కేక్స్ కేక్ రెడీ చెయ్యడం కానీ అన్నీ ఇదంతా బాగా చిన్న పిల్లల్ని కానీ శాంటా క్లాజ్ వచ్చి గిఫ్ట్స్ ప్రొవైడ్ చెయ్యడం కానీ పిల్లలకి ఇవన్నీ బాగా ఆకర్షిస్తాయి అలాగే ఇంకా నేనైతే చిన్నపట్నుంచి నాకు తెలిసిందేంటంటే క్రి క్రిస్మస్ రోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న చర్చికి వెళ్తాను చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని ఇంకా బాగా వాళ్ళ పద్ధతులన్నీ చూసి వస్తాను నాకు బాగా ఇష్టం క్రిస్మస్ అంటే నీను ఇతర మతంలో అయితే ఈ క్రిస్మస్ పండుగ అనేది నేను బాగా ఇష్టపడతాను